మా స్కూల్లో సమావేశాలు ఏంటి ఏంటివి ఉంటాయి అంటే మన గాంధీ జయంతి గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం తెలుగు దినోత్సవం హిందీ దినోత్సవం మొదలగునవి ఇంకా చాలా ఉంటావి అవి అవి నేను చూశాను దాంట్లో పాల్గొన్నాను చేశాను నేను ఒక రోజు హిందీలో పాట పాడాను అలాగే తెలుగులో కూడా పాడాను నాకు అవి చేయాలన్న ఆత్రుత కూడా చాలా బాగుంటది చాలా బాగా అనిపిస్తది సైన్స్ ఫెయిర్లో ప్రాజెక్ట్స్ కూడా చేసాము అవి చేయాలని ఆత్రుత కూడా బానే ఉంటాయి చూస్ చూడు చూస్తూ కూడా వాళ్ళు చేయంగా క్లాప్స్ కొట్టడం అయిన వాళ్లు చే వాళ్ళు బాగా చేస్తున్నారు ఎవలు బాగా చేస్తలేరు ఎవలకి అనుభవం ఉంది దానిపైన అన్నట్టు ఇట్లా చూస్తాము బాగా డాన్స్ మమ్మల్ని ఆకర్షించేస్తాయి అంతే మాకైతే స్కూల్లో చాలా బాగా జరుగుతాయి దసరా సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతాయి అన్ని ప్రతి ఒక్క సెలబ్రేషన్ చేస్తారు ఎవరైనా చనిపోయిన కూడా మౌనం పాటిస్తాం టు మినిట్స్ నాకు అవన్నీ మా స్కూల్ అంటే బాగా ఇష్టం మా స్కూల్లో చేసే సమావేశాలు అంటే ఇంకా ఇష్టం నాకు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండాలని ఉంటది గేమ్స్ ఉంటాయి ప్రతిదీ స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ అన్ని ఉంటాయి నాకు గేమ్స్లలో కూడా ఖోఖో అంటే బాగా ఇష్టం ఖోఖో నేను బాగా ఆడతా నేను ఖోఖోని స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినా నాకు ఖోఖో అంటే ఇంకా చాలా బాగా ఇష్టం దాని కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది అయినా నేను మా స్కూల్ని ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే దాంట్లో సార్స్ అయినా మ్యాడమ్స్ అయినా అందరితోని చాలా బా ఉంటారు అందరినీ ఈక్వల్గా చూస్తారు అదే నాకు చాలా బాగా అనిపిస్తుంది